గుయ్య బనో యాడ్లాంగ్ బీన్ కాలమారి రైస్ పొటాటో కర్రీ ఎగ్ కర్రీ ఆలు చిక్కుడుకాయ బెండకాయ కర్రీ చికెన్ కర్రీ మష్రూమ్ కర్రీ రాజ్మా కర్రీ గులాబ్ జామ్ ఐస్ క్రీం పాల ఐస్ పుల్ల ఐస్ కలాకండ్ స్వీట్ పాలు పెరుగు ఉప్పు జామకాయ మామిడికాయ అరటిపండు